పాన్ కార్డులో కొత్త ఇమెయిల్ను అప్డేట్ చేయడానికి మీరు ఆదాయపు పన్ను విభాగం అధికారిక వెబ్సైట్ను లేదా ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐఐటిఎస్ఎల్ పోర్టల్ను ఉపయోగించవచ్చు మొదట సంబంధిత పోర్టల్ను సందర్శించి పాన్ కార్డ్ సవరణ విభాగాన్ని తెరవాలి అందులో మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ మరియు ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి కొత్త ఈమెయిల్ ఐడీని సమర్పించి అవసరమైన పత్రాలను యాప్లో అప్లోడ్ చేయండి అవసరమైన ఫీజు చెల్లించి తరువాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సబ్మిషన్ తరువాత మీరు అప్లికేషన్ స్టేటస్ను ట్రాక్ చేయడానికి పొందిన రసీదు నెంబర్ను ఉపయోగించవచ్చు సాధారణంగా అప్డేట్ ప్రక్రియ పూర్తి అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది కొత్త ఈమెయిల్ అప్డేట్ అయిన తర్వాత మీరు దృవీకరణ కోసం మీ కొత్త ఈమెయిల్ ఐడీకి ఒక ధృవీకరణ మెసేజ్ లేదా ఈమెయిల్ అందుకోవచ్చు ఏవైనా సమస్యలు ఎదురైతే ఎన్ఎస్డీఎల్ లేదా యూటిఐఐటిఎస్ఎల్ కస్టమర్ సపోర్టును సంప్రదించవచ్చు